మా తూర్పు గోదావరి జిల్లాల్లో జరుపుకొనే ప్రధాన మతపరమైన పండుగలు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఈద్ వంటి పలు విధములైన పండుగలు మరియు కొన్ని కార్యక్రమాలు చట్టబద్ధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలందరూ పండుగ జరుపుకుంటూ పండుగ శుభాకాంక్షలు తే చెప్పుకుంటూ అందరూ కలిసి ఆ పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాము మేము ప్రధానంగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అది ఆ పండుగ డిసెంబర్ ఇరవై ఐదున జరుగుతుంది ఆ రోజు మేమందరము చర్చిలకు వెళ్ళి ప్రార్ధనలలో పాల్గొని దేవుడి ఆధారి ఆరా ఆరాధిస్తాము ఎందుకంటే ఆ రోజును యేసు క్రీస్తు జన్మదినం ఆ రోజు పిల్లలందరూ నూతన వస్త్రములు ధరిస్తారు మా ప్రాంతంలో సంక్రాంతిని కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము ఎందుకంటే సంక్రాంతి అనేది తెలుగు ప్రజల పండుగ ఈ పండుగకు నగరంలో ఉన్న ప్రజలు తమ పల్లెలకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి సంక్రాంతిని జరుపుకుంటారు ఈ పండుగనాడు పిండి వంటలు వండుతారు సంక్రాంతి రోజులో కోడి పందేల వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటాయి మేము దీపావళిని కూడా చేసుకుంటాము మా ప్రాంతంలో అన్ని మతాల ప్రజలు అన్ని పండుగలు జరుపుకుంటారు మా ప్రాంతంలో అనుసరించే ప్రాధాన మతమై మతపరమైన సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి ముందుగా మేము ఆచరించే మతం క్రైస్తవ మతం క్రైస్తువులు దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుతారు మేము ప్రధానంగా ఆచరించే సంప్రదాయాలు ఉన్నాయి అవేమిటంటే ముఖ్యంగా చర్చులకు ఎక్కువగా వెళ్ళడం ప్రార్ధనలు చేయడం ప్రార్ధనలు చేయడం అంటే దేవునితో మాట్లాడం వంటిగా వంటిదిగా భావిస్తాము క్రైస్తువులు ఎక్కువగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు క్రైస్తవులు ప్రార్ధనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి దేవునిని ఆరాధిస్తారు మా మతపరమైన ఆచారాలలో ఒక భాగమేమిటంటే ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే ప్రార్ధన చేసుకోవాలి తరువాత మా మతగ్రంథమైన బైబిల్ను కొంత భాగాన్ని చదివి మిగిలిన పనులను పూర్తి చేసుకోవాలి అదేవిధంగా రాత్రిపూట పడుకొనే ముందు బైబిల్ని చదివి ప్రార్ధన చేసుకొని నిద్రించాలి ఈ ఈ ఆచారాలన్నిటిని ఈ సంప్రదాయాల్ని సంస్కృతుల్ని ఒక విదేశీయుడికి నేను వివరించేటప్పుడు నా సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రతీ మూలమూలలను ఈ విధంగా అతనికి వివరిస్తాను